పశ్చిమ గోదావరిలో ముఖ్యంగా జరుపుకొనే పండుగ ఏంటి అంటే సంక్రాంతి సంక్రాంతి బాగా జరుపుతారు ఇక్కడ ఆ సంక్రాంతి మూడు రోజులు చేస్తారు ఒక రోజు భోగి ఒక రోజు సంక్రాంతి పండుగ ఇంకోరోజు కనుమ భోగి రోజు అందరూ పెద్ద పెద్ద భోగి మంటలు వేసి చేస్తారు సంక్రాంతి రోజు బాగా జరుపుతారు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు గొబ్బెమ్మలు పెడతారు పువ్వులు వేస్తారు ఇక్కడ బాగా చేసేది ఏమిటంటే కోడి పందాలు ఇక్కడ చాలా అంటే చాలా ఉత్సాహంగా జరిగేవి అవే కోడి పందాలు అందరూ కొన్ని వేరే వేరే ఊర్ల నుంచి వస్తారు ఆ కోడి పందేలు చూడడానికి కోడి పందాలు వేయడానికి చాలామంది ఇక్కడే వచ్చి కోడిలను కొని ఆ పందాలు వేస్తారు కోడిపందాలు వేస్తారు గొర్రెలు పందాలు వేస్తారు కోతులు కోతుల్ని పందెం పెడతారు అవి బాగా జరుగుతా ఉంటాయి ఇక్కడ మళ్ళీ కనుమ రోజు చికెన్ కూర మటన్ కూర ముక్కల కూర అవన్నీ చేసి వండుతారు అవి బాగా జరుగుతా ఉంటాయి ఈ ఊర్లో అదే బాగా మా ఊర్లో ముఖ్యమైన పండుగలా అది బాగా చేస్తా ఉంటాం మేము అది అన్నీ కుటుంబాలు వచ్చి కలుస్తాం సంక్రాంతి పండుగ అంటే మాకు చాలా పెద్ద పండుగ